మా ప్రాంతంలో డాక్టర్లు చికిత్స తరువాత నర్సింగ్ సేవలు ప్రధానమైన వైద్యులు లేని చోట నర్సులు కీలక మార్పులు ప్రాంతాలలో వైద్యం లేని చోట నర్సులే ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలి ముఖ్యంపై చిరునవ్వుతో ముఖంపై చిరునవ్వుతో రోగులను మెరిపిస్తూ సేవలు అందిస్తూ నైటింగ్లా నర్సులు ఉండాలని మాజీ ఆకాంక్షించారు వైద్యుడు అనగా వ్యాధిని న్యాయం చేసేవాడు భారత వైద్య పిత అని అని అంటారు వైద్యుల మూలం ధన్వరి కులకు ప్రస్తుత రోజుల వీరిని నాయి బ్రాహ్మణులు అని పిలవబడుతున్నారు వీరు కుల దైవం అయిన శ్రీ విష్ణువు మహా విష్ణు అవతారమై వైద్య నారాయణుడు ధన్వరి స్వామిని ప్రఖ్యాతి చీ చెందిన వీరి కుల వైద్యులను ఆచార్యులుగా వైద్యలో ఒక భాగంగా దీనిని క్షవన అని అంటారు వృత్తి దారులైన వైద్యులు బ్ర బ్రహ్ములే వైద్య వృత్తులు చేయాలి చాలా పవిత్రమైనది నాటు వైద్యం వైద్యం ఆయుర్వేద వైద్యం హోమియోపతి వై వైద్యులు ఆధునిక వైద్యులు ఇలాంటివి కూడా ఉంటాయి భాగవతంలో సమయంలో అమృతాన్ని క్షళణ చేయబడడానికి అవతరించిన అవతారం ఇంతేకాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను ధన్వరి అనే బిరుదుతో సత్కరించి కనుక వివిధ ధన్వంతరి కాలంలో ఇలా ఉండవచ్చును ఆస్థానంలో నవరత్నాలుగా పరిస్ ప్రసిద్ధులైన పండితులకు ధనర్ అనే పరిశోభ పరిశోధనలను రక్షిస్తారు చికిత్స తర్వాత నర్సింగ్ సేవల్లో ప్రధానమైన వైద్యులు లేని చోట నర్సింగ్ కీలక మార్పుల్లో ప్రాంతాల్లో వైద్యులు లేని చోట నర్సులు ప్రజలనుకు మంచి మంచి మేలు చేయాలనీ వాళ్ళ ముఖంపై చిరునవ్వుతో రోగులకు మెరుగైన సేవలు అందించాలని భారతదేశంలో ఆసుపత్రితో వెళ్ళమని వారు సూచిస్తారు నాటు వైద్యులు యూనాని వైద్యులు ఆయుర్వేద వైద్యులు హోమియోపతి వైద్యులు ఆధునిక వైద్యులు వైద్యులంటేనే వ్యా వ్యాధులను న్యాయం చేసేవాడు భారత వైద్య పితామహని అని కూడా అంటారు